మ్యాడమ్ సత్యవతీ రెసిడెన్సీనా అండి మ్యాడమ్ నా పేరు సన్నీ అండి మేము ఇలాగ తిరుపతీ రావాలనుకుంటున్నాము ఈ దసరాకి అంటే దర్శనం చేసుకోవడానికి అండి అదే అంటే మీది మీది గూగుల్లో చూస్తే అంటే రెసిడెన్సీ అంటే ఇది టెంపుల్కి దగ్గిరిగా మీదే ఉందండి అలాగే మీకు రేటింగ్ కూడా బాగుంది అందుకని చెప్పేసి అందుకే మ్యాడమ్ ఒకసారి గూగుల్ రేటింగ్ కూడా బాగుంది అందుకని చెప్పేసి మీకు కాంటాక్ట్ చేశా మ్యాడమ్ టోటల్ అంటే మేం టోటల్గా ఎయిట్ మెంబర్స్ అనేది వస్తున్నాం అండి అంటే గణపతి దేవున్ని దర్శించుకోవడానికి వస్తున్నాము మాకు ఇలాగ వీఐపీ పాసులు కా అంటే మీ వీ వీఐపీ పాస్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మాకు చెప్పారు అంటే మాములుగా మేం నెట్లో చూశాము

ఓకే మ్యాడమ్ మేము అక్కడ టు డేస్ అన్నా ఉంటాం మ్యాడమ్ అంటే ఒకరోజు ఒక రోజేమో ఇలాగ దర్శనం చేసుకోవడానికి ఇంకో రోజేమో మామూలుగా మాకు అక్కడా తిరుపతిలో ఉన్నా ఇంకా కొన్ని దేవ స్థానాలు మేము దర్శించుకోవడానికి వస్తాం మ్యాడమ్ అవును మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ అవును మ్యాడమ్ మేము అంటే ఎయిటీన్త్న వస్తాం మ్యాడమ్ మేము సెవెంటీన్త్నే దిగిపోతాము యైటీన్త్న దర్శనం మ్యాడమ్ మాకు సో మాకు సెవెంటీన్త్నే తిరుపతిలో దిగిపోతాము మేం మా లొకేషను ట్రైన్ టికెట్స్ కూడా పెడతాం మ్యాడమ్ మీకు డిటైల్స్ మమ్మల్ని అక్కడినుంచి పికప్ చేసుకొని మీ రెసిడెన్సీకి తీసుకెళ్తే మేము మిగతా ఫార్మాలిటీస్ని మేం ఫిలప్ చేస్తాం మ్యాడమ్ అక్కడ లేదు మ్యాడమ్ అవును మ్యాడమ్ మేము నైట్ వచ్చేస్తాం కాబట్టి మీకు అర్లి మార్నింగ్ మీకు ఇబ్బంది ఉండదు మ్యాడమ్ అర్లి మార్నింగ్కే దర్శనం అయిపోతుంది మ్యాడమ్ ఓకే మ్యాడమ్ త్యాంక్ యు మ్యాడమ్